తక్కువ ఆర్థిక స్థితి ఉన్న మహిళలకు చేతి పనుల ద్వారా జీవనోపాధిని కల్పించడం ఎంతో ప్రయోజకరం మట్టి బొమ్మలు జూటు బ్యాగులు పూసల నగలు హస్తకళ వస్తువులు కుట్టు మరియు ఎంబ్రాయిడరీ వంటి చేతి పనులతో పనులలో శిక్షణ ఇవ్వడం ద్వారా వీరి ఆర్థిక స్థితి మెరుగుపరచవచ్చు మహిళలు స్వయం ఉపాధిని పొందేందుకు స్వయం సహాయ సంఘాలు ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు మరియు ఎన్ జీ ఓల సహాయం పొందేలా చూడాలి మార్కెట్ అవసరాలను అర్థం చేసుకొని తగిన డిజైన్లను రూపొందించేందుకు వారికి తగిన మార్గదర్శకాలు ఇవ్వాలి ఈ హస్తకళ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లో హస్తకళ ప్రదర్శనలో మరియు ఆన్లైన్లో ఆన్లైన్ల వేదిక ద్వారా విక్రయించేలా సౌకర్యం కల్పించాలి ఈ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించడం ఈ కామర్స్ వెబ్సైట్లో విక్రయించే అవకాశం కల్పించడం అవసరం అదేవిధంగా వడ్డీ లేని రుణాలు చిన్న స్థాయి పెట్టుబడుల సహాయం మరియు ఉచిత శిక్షణ కార్యక్రమాలు అందించడం ద్వారా మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా చేయొచ్చు దీనివల్ల మహిళలే కాకుండా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అంతేకాకుండా వారి పిల్లలని కూడా బాగా పోషించగలరు అందుకనే హస్తకళ హస్తకళ చేతి పనులు ఇటువంటి రంగాలు మహిళలకి ఎంతో సాయపడతాయి ప్రోత్సాహకరం కూడా